ఒక పనిగా కొన్నాళ్ళు బయటకి వెళ్ళాలి దానిగురించి మన చుట్టూ మంచికి నేను చెప్పేసి పో వెళ్తాను ఎలా అంటే కొంచెం మొక్కలని చూసుకొను నీళ్ళు లేదంటే అవన్నీ చనిపోతాయి నాకు చాలా బాధగా ఉండును అప్పుడప్పుడికి ఒక మార్నింగు ఒక సాయంత్రం అది అది లాగా మీరు కొంచెం నీళ్ళు పోసుకుని ఉన్నారంటే బాగుంటును కానీ అది పూలు అదన్ని పెడతా అదన్ని మీరు ఎత్తుకోండి ఎందుకంటే వేస్టుగా పోతుంది కదా దాని నుంచి మీరు తీసుకోండి అదేమో తీసుకుని మీరు పెట్టుకోండి అలా అని చెపుతాను ఉదయం సాయంత్రం రెండు వేళకి మీరు నీళ్ళు పోస్తే చాలు తర్వాత చూసినరంటే ఎవరైన ఎత్తుకు ఎత్తుకున్నారంటే మీరు చెప్పండి ఈ మారిగా పూలన్నీ తీసుకుతారు తర్వాత చెట్లని పీకి వేసేస్తారు అందరికీ ఏమైనా మీరు ఫోన్ చేసి చెప్తే నేనేమైనా చెప్తాను మీకు అలా మన చుట్టూ మంచి దేరో మన పక్క మంచి దేరో అన్నీ చెప్పేసి బయలు దేరి వెళుతూఎందుకంటే మొక్కలు కష్టపడి సా పెంచినాము కదా పెంచింది మన మనం కష్టపడి పెంచింది ఎవరిదైనా చె చెప్పినాను మనం కష్టపడి దాన్ని చూసుకోవాలి ఎందుకంటే తే పెట్టింది మనమే దాని దాని గురించి మనమే బాగా దాని చూసుకోవాలి తర్వాత చుట్టూ మంచిగా చెప్పేసి పోతున్నా మీరు బాగా చూసుకోండి నాకు పని ఉంది దాని గురించి నేను బేయల్దేరుతున్నాను మీరు చూసుకోండి అలా అని చెప్పేసి బయల్దేరుతానండి